వెల్కమ్ టూ దాలిరాజా సూపర్ మార్కెట్ మ్యాడమ్ మీకు ఇక ఏమి కావాలి ఓకే మీకు వన్ మంత్ కి సరిపడా సరుకులన్నీ ప్యాక్ చేసి ఇవ్వమంటారా మీకు ఏమేమి సామాన్లు కావాలో చెప్తారా అంటే మీరు లిస్ట్ ఏమైనా తీసి తెచ్చుకున్నారా లేదా ఇక్కడే సెలక్ట్ చేసుకుంటారా ఓకే చెప్పండి మ్యాడమ్ మీరు అది చెప్తే నేను ప్యాక్ చేసి ఇస్తాను

టూత్ పేస్ట్ హార్లిక్స్ టూత్ పేస్ట్ హార్లిక్స్ ఆయిల్ ప్యాకెట్స్ రైస్ ప్యాకెట్ తీసుకెళతారాండి ఇక్కడ ఆ ఉంటాయి మ్యాడమ్ మనం చెస్ మార్నింగ్ టిఫన్ చేసుకోడానికీ అన్నీ ఉంటాయి మ్యాడమ్ మీకు ఇక్కడ ఏది కావాలన్నా మీరు బయట తీసుకునే కిరాణా షాపు లో కన్నా ఇక్కడ ఒక వన్ రూపీ ఇంక ఆర్డర్ అయ్యాక మీకు అట్లానే తక్కువ చార్జెస్ ఏ ఉంటాయి మ్యాడమ్ మీరేం అంత అనుకోవలసిన ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నపుడు మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాము లేదా ఏవైనా ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాము మీరు కావాలంటే వాటిని తీసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు మ్యాడమ్ ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు బయట తీసుకుంటే చాలా రోజుల తర్వాత వచ్చిన సరుకులుంటాయి కానీ ఇక్కడ మాత్రం ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ మీరు ఇక్కడ ఏది తీసుకోవాలన్నా ఫ్రెష్ గానే ఉంటుంది రవ్వ ఉంటుంది నాటురవ్వ అటుకులు ఇట్లా మీరు మార్నింగ్ టిఫిన్స్ చేసుకోవడానికి ఏదైనా ఉంటుంది మ్యాడమ్ ఇక్కడ మీకు నచ్చింది తీసుకోవచ్చు ఆ ఓకే మ్యాడమ్ నేను ఇప్పుడు అన్నీ మీకు వన్ మంత్ కి సరిపడా ఇస్తాను ఆ దానికన్నా తక్కువిస్తాం మ్యాడమ్ ఆ ఓకే